టాక్సీ ఏజెన్సీ నే అండి అది ఇందాక మేము కార్ బుక్ చేసుకుని వచ్చింది కదండి ఇది మరీ చాలా చెత్తగా ఉన్నది ఎందుకంటే సీట్లు ఎక్కడ పడితే అక్కడ చాలా కనీసం తినేవి కూడా కాదండి మట్టి కింద ఉన్నది అండి ఇక్కడ దుమ్ము కింద ఉన్నది సీట్లు చాలా చిరాకుగా ఉన్నాయి అండి కింద కూడా ఏవో ఒలిగిపోయి కట్టా ఉన్నాయి మరీ ఇంత ఇలాగ ఉంటే మాకు ఎలా కుదురుతుంది అండి ఇంత చిరాకుగా ఉంటే మేమన్నా జర్నీ చేయాలి కదా అంత దూరం ప్రయాణం చేస్తున్నాం అంటే కనీసం కొంచెం చూ శుభ్రంగా అనేది ఉండాలి కదండి ఇక్కడ అయితే చాలా బాలేదు అండి అసలు బాలేదు సీట్లు కానీ ఇవి కానీ కింద కానీ చాలా అసలు శుభ్రంగా అయితే లేవండి అసలు చాలా బాలేదు అండి చాలా చిరాకుగా ఉన్నాయి మరి దీన్ని మీరు ఆలోచించాలి మరి